బ్యాంకులో కాకుండా జనం డబ్బును అప్పుగా లేదా రుణాలుగా ఇచ్చే స్థలాలు చాలా ఉన్నాయి వాటిలో సహకార సంఘం సహకార సంఘాలు సామాన్య ప్రజలను సభ్యులుగా చేసుకుని వారినుండి సభ్యత్వ రుసుమును తీసుకొని ఆ రుసుమును భద్రపరచడం ద్వారా డబ్బును సేకరిస్తాయి ఆ డబ్బును సభ్యులకు అప్పుగా ఇస్తాయి సహకార సంఘాలు సాధారణంగా తక్కువ వడ్డీరేట్లకు అప్పు ఇస్తాయి నగదు సేవా కేంద్రాలు నగదు సేవా కేంద్రాలు సాధారణంగా చిన్న పట్టణాలు గ్రామాలలో ఉంటాయి వీటిని సాధారణంగా వ్యక్తిగతలు లేదా చిన్న సంస్థలు నడుపుతాయి వీటి ద్వారా జనం డబ్బును పంపించడం తీసుకోవడం డబ్బును మార్చుకోవడం వంటి సేవలను పొందవచ్చు కొన్ని నగదు సేవా కేంద్రాలు కొంత మొత్తం డబ్బు అప్పు ఇస్తాయి ఫైనాన్స్ కంపెనీలు ఫైనాన్స్ కంపెనీలు డబ్బును అప్పుగా ఇవ్వడంలో ప్రత్యేకంగా నిమగ్నమై ఉన్న సంస్థలు వీటి ద్వారా జనం వివిధ రకాల అప్పులను పొందవచ్చు ఫైనాన్స్ కంపెనీలు సాధారణంగా ఎక్కువ వడ్డీరేట్లకు అప్పు ఇస్తాయి